చెప్పండి చెప్పండీ అదేనండి మీ దగ్గి నా అదే మీ దగ్గరేమన్నా మోడల్స్ వచ్చినాయేమోనని చూడడానికొచ్చామండీ గోల్డ్లో చూపించండి ఫస్టూ బడ్జెట్ అంటే మీరు చూపించిన దాన్ని బట్టి ఉంటుందండీ అంటే అంటే పాత బంగారం కూడా తెచ్చి దాని బట్టి రేటు చూస్తారు కదండీ అలా చేస్తే మీరు చూసిన దాని బట్టి డిజైన్ బట్టి బాగుంటే దానికీ ఓల్డ్ గోల్డు రేట్ చూసి డైమండ్స్లో వద్దులేండి బడ్జెట్ అదీ చెప్పలేం కదండీ ఎందుకంటే గోల్డ్లో చూపించండి అంటే మ్యాక్స్ ఎంతుంటదండి రేటు అది స్టార్టింగ్ అండీ

సిల్వ అంటే డైమండ్స్లో అండి ఇయర్ రింగ్స్ అలాగా అంటే చిన్నపిల్లలివి చూస్తే పెద్దవాళ్ళకి కూడా తీసుకోవచ్చు కదండీ అంటే డిజైన్స్ బట్టీ

అదేనండి ఇయర్ రింగ్స్ అలాగ చూపించండీ అంటే సిల్వరూ రింగ్స్ అవి అలాగ అవి కూడా అదే సిల్వర్ పట్టిలు ఉంటాయి కదండీ కడియాలు కూడా బాగానే ఉంటాయండి కాకపోతే చూపించండి చూద్దాం దాని బట్టి రేట్ బట్టీ

అంటే గోల్డ్ నక్లెస్లు అలాగా హారం టైప్ వస్తున్నాయి కదండీ ఇపుడూ లాంగ్ హారం రీసెంట్ మోడల్స్ అండీ అవి ఇదొద్దండి అవునండీ అదే అంటే గోల్డ్ బట్టి ఎంతొస్తుందంటారు ఇది ఈ గోల్డ్కి అదే కొంచుం సిల్వర్వి పట్టీలు కూడా తీసుకుంటామని అవి కూడా ఒకసారి చూపిస్తే మోడల్సు అదే చిన్న పిల్లలకండి పాపకి అలాని కాదులేండి చూపించండీ చిన్న పిల్లలకే కదండీ

అవి చిన్న పిల్లలకి కాబట్టి అవి చూపించండీ మువ్వలే చూపిస్తారండి ఆహా అదేనండి ఇంకేమన్నా మోడల్స్ ఉంటే చూపిస్తారండి

అంటే ఇంకా చూపించండి ఇంకా కొంచుం బాగున్నాయి అవొద్దులెండి నక్లిసిస్లో చూపించండి చూపించండి ఇంకా దీంట్లో మోడల్స్ ఏవయినా ఉన్నాయండి సరే మ్యాడం పంపించండి సరే మ్యాడం